మా గ్రామాలలో మేము ఎదుర్కొనే సమస్య సాంకేతిక సమస్యలు చాలానే ఉన్నాయి చాలా వరకు అవి ఇంటర్నెట్ కనక్షన్స్ ద్వారా లేదా ఇంకా చాలా ఉన్నాయి మెయిన్ ఏం మా అతి ముఖ్యంగా ఏంటంటే నె ఇంటర్నెట్ కనక్షన్ ఇప్పుడు వాడడానికి సా సాంకేతిక అది వస్తువులంటే ఫోన్ మొబైల్స్ కంప్యూటర్లు అలాంటివి చాలానే ఉన్నా మేము వాటిని ఉపయోగించుకోడానికి సరిగ్గా కనక్షన్ ఉండదు అంటే సిగ్నల్స్ రావు అప్పుడు వాటిని ఎలాగైనా ఇంకా అవసరం ఏముంది సిగ్నల్సే రానప్పుడు అలాంటివి ఏం అవసరం ఉంది అని చాలావనమంది ఆగిపోతారు కొనడానికి దానితో సాంకేతిక వ్యవస్థది చాలా తగ్గిపోతుంది ఉన్నది కూడా ఉన్నది ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఆపేయడానికి చూస్తున్నారు సిగ్నల్స్ లేక లేదా కనక్షన్ లేక ఇంకా ఏమేమన్నా ఇంకా చెప్పాలంటే చాలా మా గ్రామాలలో చాలామందికి అసలు అవ అవగాహన లేదు అంటే ఫోన్ ఎలా యూజ్ చేయాలి కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలి ఇంకా ఏమన్నా కొత్త కొత్త సాంకేతిక సాంకేతిక వస్తువులు ఏమన్నా వస్తే అవి అవి ఎలాగా వాడుకోవాలి అనే ఒక జ్ఞానం లేదు ఇప్పుడు వా వాడే వాళ్ళకి సిగ్నల్ సరిగ్గా రావడం లేదు అందుకని వాళ్ళు వాడడం మానేస్తున్నారు పైగా వాళ్ళకి చెప్పడ అవతలి వాళ్ళకి వాడమని కూడా చెప్ చెప్పే వాళ్ళకి ఆతృత రావట్లేదు ఇప్పుడు ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా ఉంటే ఒక వాడే వాడే వాడు వాడే వాడు వచ్చే లాభాలను చూసి వాడ్ని వాడు కూడా అదేంటో తెలుసుకొని దాన్ని వాడాలని చూస్తాడు అలాగా ఉన్ అలాగుంటే సిగ్నల్స్ బాగుంటే బాగుండును ఒకవేళ ఇంకొకరితో కూడా ఉంది సిగ్నల్స్ సిగ్నల్స్ వచ్చి ఫోన్ ఉన్నా చాలామందికి విద్యుత్ సరఫరా అందదు అంటే ఇప్పుడు మొబైల్స్ ల్యాప్టాప్ సిగ్నల్స్ సరిగ్గా ఉన్నా కొంచం సేపటికి ఛార్జ్ ఎలాగ అయిపోద్ది ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగా ఛార్జింగ్ పెట్టుకోవడానికన్నా కరెంట్ ఉండాలి కరెంట్లు చాలా వాటిల్లో ఉండవు చిన్న వర్షం పడితేనే చాలా చోట్లా వెంటనే కరెంట్ తీసి చాలా రోజులకు రావు అవి బాగు చేయాలంటేనే చాలా డేస్ పడుతుంది వా కరెంట్ లైన్లు ఇంకా ఏమన్నా ఇంకా చెప్పాలంటే మంచి వస్తువులు సాంకేతిక వస్తువులు చాలా తక్కువ ఉంటాయి గ్రామాల్లో కట్టినవి కూడా చాలా సార్లు కూలిపోతానే ఉంటాయి అంటే టవర్స్ లాంటివి లేదా ఇంకేమన్నా బిల్డింగ్స్ మీద టవర్స్ కడతారు అలాంటివి కానీ ఉండవు ఇంకా కొత్త కొత్త సాంకేతిక వస్తువులు ఏమన్నించినా ఉండదు ఇంకా దానికి సంబంధించిన సేవలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అంటే ఇప్పుడు ఎవరన్నా అవగాహన ఒక్క అవగాహన ఇది చేస్తే ఇది లాభం వస్తుంది సాంకేతిక వస్తువుల ద్వారా ఫోన్తో ఎలాంటి లాభాలున్నాయి వాటిని అలాంటి లాభాలున్నాయి అని చాలామంది వాడుతూ ఉన్నది చెప్తూ ఉంటే వాళ్ళకి వాడాలన్న ఆత్రుత లేదా అవగాహన దీనికి ఇది వాడుకోవచ్చు కదా అన్నట్టు ఉంటుంది కానీ అలా చెప్పడానికి కూరా ఎవరూ లేరు ఎందుకంటే వాత్ ఈ మధ్యన ఫోన్ సెల్ ఫోన్ ద్వారా సెల్ ఫోన్తో వచ్చేవి చాలా తక్కువ అంటే వచ్చే ఏంటి లాభాలు కన్నా నష్టాలే ఎక్కువుంటున్నాయి లాభాలు కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నష్టాలను చూసి చాలా మంది తగ్గిచేస్తున్నారు వాడడం అలాగే బయట వాళ్ళకి వాడమని చెప్పడం కూడా చాలా తక్కువ చేస్తున్నారు ఇంకా సమస్య ఇంకా సమస్యలంటే చాలా చోట్ల అవగాహన లేకపోవడమే మెయిన్ అది అండ్ అవగాహన ఉన్న ఒకవేళ సిగ్నల్స్ లేదా టవర్స్ లేదా ఇంకా ఎలాంటి బిల్డింగ్ మీద టవర్లు ఏర్పాటు చేయడం డిషెస్ ఇలాంటివి లేకపోవడం వల్ల చాలా తక్కువగా తక్కువలో తక్కువ వాడుతున్నారు అండ్ వాళ్ళు వేరే వాళ్ళని వాడమని కూడా చాలా మంది చెప్ చెప్పడం లేదు అండ్ అంతే ఒకవేళ సిగ్నల్స్ సరిగ్గా ఉంటే సిగ్నల్స్ ఇంకా కరెంట్ సరఫరా సరిగ్గా ఉంటే సిగ్నల్స్ వాడే వాడుతున్న ఫోన్ ఒకడు చూసి వీడలా చేశాడు నేనది చేయకూడదు అన్న ఫీలింగ్ ఒక ఆక ఒక భావంతో అయినా వాడు ఆ సాంకేతిక వాటిని యూస్ చేయడం స్టార్ట్ చేసి మిగతా మిగతా వాళ్ళక్కూడా చెప్పి ప్రోత్సహించే అవకాశాలు చాలా ఉన్నాయి సో సిగ్నల్స్ ఇంకా ఆ టవర్స్ కటా ఏర్పాటు చెయ్యి ఇది చేస్తే ఇంకా చాలా బాగుంటుంది